పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక వ్యవసాయ ఉత్పత్తులు వాడుతారు ఏమనగా ధాన్యం పండించడానికి కొన్ని ఉత్పత్తులు వాడుతారు మొదటిగా ఊడ్పు ఊడ్చడానికి ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ సహాయముతో ఊడ్పు ఊడ్చుతారు ఆ పంట పండిన తరువాత చివరికి ఒక మిషన్ సహాయంతో దానిని సులువుగా సులువుగా చేస్తారు దాని తర్వాత ధాన్యం తీసుకుంటారు దీనిలో ఎటువంటి మనిషి ప్రభావం ఉండదు రైతులకు ఎటువంటి కష్టం ఉండదు ఈ యంత్రాల వలన రైతులు ఎంతో లాభం పొందుతారు వారి శ్రమ తగ్గుతుంది ఈ మిషన్ వల్ల మిషన్ తన అంతట తాను ఒక మనిషి సహాయంతో వరి పంటను మొత్తం పూర్తయిన తరువాత పంటను మొత్తం చేస్తుంది దీంతో రైతుకు పని అనేది తగ్గుతుంది ఈ విధంగా వివిధ యంత్రాలు వాడుతూ ఉత్పత్తుల ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఈ విధంగా వాడుతున్నారు